గత కొన్నేళ్ళుగా వినోదం చాలా మార్పు చెందింది పూర్వం ప్రజలు కలిసి ఆడటం పాడటం కథలు చెప్పటం వంటివి సాంప్రదాయ వినోదాలుగా ఆస్వాదించేవారు అయితే టెక్నాలజీ యొక్క అభివృద్ధితో పాటు వినోదం కూడా మార్పు చెందింది టీవీలు కంప్యూటర్లు ఇంటర్నెట్ వంటి కొత్త సాంకేతికాల రాకతో ప్రజలు ఇప్పుడు ఇంటిలోనే కూర్చొని తమ వినోదాన్ని పొందవచ్చు ఈ మార్పులు అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం టెక్నాలజీ చాలా అందుబాటులోకి వచ్చింది గతంలో టీవీలు లేదా కంప్యూటర్లు చాలా ఖరీదైనవి మరియు కొనుగోలు చేయటం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఈ పరికరాలు చాలా తక్కువ ధరకు మరియు ఒకరు వాటిని కొనుగోలు చేయగలరు మరొక కారణం టెక్నాలజీ చాలా మెరుగుపడింది గతంలో టీవీలు మరియు కంప్యూటర్లు చాలా పరిమితమైన వినోదాన్ని అందించాయి అయితే ఇప్పుడు ఈ పరికరాలు చాలా శక్తివంతంగా మరియు వినోదాత్మకంగా ఉన్నాయి ఇవి సినిమాలు టీవీ షోలు ఆటలు సంగీతం పుస్తకాలు అన్నింటిని అందిస్తాయి ఈ మార్పుల గురించి విభిన్నంగా భిన్నఅభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది ఈ మార్పులను సానుకూలమైనవిగా చూస్తారు వారు టెక్నాలజీ ప్రజలకు మరింత వినోదం మరియు విశ్రాంతిని అందిస్తుంది అని నమ్ముతారు ఇతరులు ఈ మార్పులు ప్రతికూలమైనవి చూస్తారు వారు టెక్నాలజీ ప్రజలు ఒంటరిగా మరియు విడిపోయినట్లుగా చేస్తుందని నమ్ముతారు నా అ నా అభిప్రాయం ప్రకారం ఈ మార్పులు మిశ్రమ ప్రభావాన్ని చూపిస్తాయి ఒకవైపు టెక్నాలజీ ప్రజలకు మరింత వినోదం మరియు విశ్రాంతిని అందిస్తుంది మరోవైపు ఇది ప్రజలకు ఒంటరిగా మరియు విడిపోయినట్లుగా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు చివరికి ఈ మార్పుల ప్రభావం ప్రతి వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది నేను ఈ మార్పులను సానుకూలంగా చూస్తాను నేను టెక్నాలజీ ప్రజలకు మరింత వినోదం మరియు విశ్రాంతిని అందిస్తుందని నమ్ముకుంటాను అయితే ప్రజలు టెక్నాలజీని ఉపయోగించే విధానంలో శ్రద్ధ వహించటం ముఖ్యం వారు టెక్నాలజీని మితంగా ఉపయోగించాలి మరియు వారి కుటుంబం మరియు వారి స్నేహితుల్తో సమయం గడపడానికి కూడా కేటాయించాలి